వచ్చాను మ్యామ్ లేదండి చేశాము మీ పిల్లలు ఏమైనా ఖరాబ్ చేశారేమొ మరి

ఈ రోజూ ఇల్లాలి మేడం ఈరోజు ఒక్కరోజు వచ్చా డైలీ టూ టైమ్స్ చేస్తున్నా కదా చేశాను మ్యామ్ మీ పిల్లలు చూ మీరు మళ్ళీ చూసుకోం పిల్ల పిల్లి వచ్చి ఖరాబ్ చేసిందేమో మేడం ఈ పిల్లులే ఏమైనా అలా చేశారేమో మరి నేను అదే స్టవ్ మీద అంటే క్లీన్ చేశాను మరి పిల్లి వచ్చిందేమొ చేశాను మేడం పెట్టాను కానీ మేబి గాలివచ్చి తేర్చుకున్నట్టుంది అవి చూసుకోలేదు మేడం సారి రాదని మేడం ఇంకోకర్తి ఉంది రేపు వస్తాను సారీ మ్యామ్ మర్చిపోయాను చెప్పడం మీరు ఆఫీస్లో ఉంటారు కదా బయట మీరు ఇచ్చేది కొంచెం జీతం కదా మేడం మనిషి లేదు మ్యామ్ మంచిగానే చేస్తున్నాను ఇలా ఎవ్వరు పేరు పెట్టలేదు మేడం మీరే పెడుతున్నారు ఇలా అది చేయలేదు ఇది చేయలేదు సరే మేడం రేపట్నుంచి మంచిగా చేస్తా ఓకే మ్యామ్